నేను ఒక నెల క్రితం సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఫోన్ తీసుకున్నాను ఈ ఫోన్ చాలా బాగుంది ర్యామ్ ట్వెల్ జిీ బీ ఫిఫ్టీ సిక్స్ ర్యామ్తో పాటు ఫోన్ తీసుకున్నాను దాని స్పెసిఫికేషన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అందులో టూ హండ్రెడ్ ఏం పీ కెమెరా మంచి క్వాలిటీతో ఫోను సోనీ సెన్సార్తో పాటు ఫోన్లో చాలా క్లారిటీగా వస్తున్నాయి ఫోటోస్ చాలా క్లారిటీగా వస్తున్నాయి అలాగే ఫైవ్ థౌజాండ్ ఎం ఏ హెచ్ బ్యాటరీ ఉంది ఈ గేమ్స్ ఆడినా కానీ బాగుంటుంది చాలా అసలు తగ్గట్లేదు బ్యాటరీ స్పీడ్ కానీ సిగ్నల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రాసెస్ కానీ చాలా బాగుంది ఎవరికి అయినా కావాలి అంటే కూడా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా కొత్త ఫోన్ కొనాలి అనుకుంటే దీన్ని చూస్ చేసుకోండి ఇది అయితే చాలా బాగా పనిచేస్తుంది